గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు పేదవాళ్ళు డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవటం వల్ల డబ్బులు చాలా తగ్గుతాయి అలానే ఆరోగ్యం కూడా చాలా లేటుగా కుదుట పడుతుంది అదే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే డబ్బులు ఎక్కువ అవ్వటం వల్ల జనాల ఎక్కువ కూడా జనాలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోవాలనుకోరు ఎక్కడో డబ్బున్న వ్యక్తులు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు కటిక పేదవాడు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కరెక్ట్గా సరిగ్గా అర్థం చేసుకోరు ఎలా అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది జరిగిన తర్వాత ఆపరేషన్ పేషెంట్కి ఫుడ్ అందించడం కానీ అలాంటివి కొన్ని కొన్ని ఎక్కడో మిస్టేక్స్ జరుగుతాయి అదే ప్రైవేట్ వాటిల్లో అయితే టైంకి నర్స్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్ని పది రకాలుగా చూసుకొని దగ్గరుండి డిస్చార్జ్ అయ్యేంతవరకు మనిషిని చూసుకుంటుంది